ఏడు లక్షల అరవై ఆరువేల ఏడువందల డెబ్బై ఆరు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఆరు లక్షల అరవైఆరు వేల ఏడువందల ముప్పై మూడు ఐదులక్షల యాభై ఐదువేల నాలుగువందల ముప్పై రెండు రెండు లక్షల డెబ్బై రెండువేల మూడు వందల ముప్పై